ఏం చె హలో చెప్పండి ఓకే కావాలి సార్ ఒక రైస్ బ్యాగ్ వన్ కేజీ చక్కెర పప్పు ఒక కేజీ హార్పిక్ ఒకటి సోప్ రెండు శెనగకాయ పప్పు ఒక కేజీ ఉద్దిపప్పు రెండు కేజీలు నెక్స్ట్ పచ్చి పాలు ఒక ప్యాకెట్ బ్రూ కాఫీ ఒక ప్యాకెట్ త్రీ రోజెస్ రెండు టీ ఎంత బిల్ అయ్యింది చెప్పండి ఇంకేమీ లేదు అంతేనండి ఓకే జీపే చేయమంటారా అడ్రసుకు వచ్చి తీసుకుంటారా సెవెన్ బార్ ఫోర్టీన్ భ్రమర స్ట్రీట్

తిరుపతి డిస్ట్రిక్ట్ ఓకే